ఇక్కడ బాహ్యజీవం దానికంటే ముందు మనం మన సౌర వ్యవస్థ గురించి చెబుదాం సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి సూర్యుని చుట్టూ గ్రహాలు ఉంటాయి ఉపగ్రహాలు ఉంటాయి అలా సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగడాన్నే సౌరవ్యవస్థ అంటారు సూర్యుని చుట్టూ తిరిగేవి ఏమో గ్రహాలు గ్రహాలు చుట్టూ కొన్నికొన్నిచిన్నచిన్న సైజులో అవి తిరుగుతూ ఉంటాయి వాటిని మరగుజ్జు గ్రహాలు అని అంటారు ఈ సౌరవ్యవస్థలో నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు రాతిగ్రహాలు ఉంటాయి వాటిని టెరస్ట్రియాల్ ప్లానెట్లు అంటారు ఇవి ప్రధానంగా రాయి ఉన్ను లోహాలను కలిగి ఉంటాయి ఈ ఇది ఏంటిది బాహ్య సౌర్య వ్యవస్థ ఉన్న గ్రహాలు ఎక్కువగా రాతిగ్రహాల కంటే చాలాపెద్దవి ఇవి ఇందులో ఈ బాహ్య వాటి బాహ్యగ్రహాలలో అతిపెద్ద గ్రహం గురు శని వాయులు వాయువులు కూడి ఉంటాయి ఈ వాయువులలో ఎక్కువ మోతాదు ఉండే వాయువు హైడ్రోజన్ ఉన్ను హీలియం బాహ్య సార్యవ్యవస్థలో పెద్దగ్రహాలకు వాటి ఉపగ్రహాలకు నిలయం అంటారు సెంటర్లు స్వల్పకాలిక తోకచుక్కలు కూడా ఈ ప్రాంతంలో మన తిరుగుతూ ఉంటాయి భ్రమిస్తూ ఉంటాయి అంటారు సూర్యుడు నుండి చాలా దూరంలో ఉండడం వలన ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఘన ఘనపదార్థాలు కూడుకోని ఉన్న వస్తువులలో నీరు అమ్మోనియా మీథెన్ ఇటువంటి పదార్థాలు అంతర వ్యవస్థ వస్తువులలో కంటే ఎక్కువ మోతాదులో ఉంటాయి ఉష్ణోగ్రతలు ఇక్కడ తక్కువుగా ఉండం ఉండడం వల్ల ఘనస్థితి తక్కువ ఉంటుంది అక్కడ ఘనస్థితి తక్కువ ఉంటుంది కాబట్టీ జీవం ఉండడానికి వీలుకాదు